మా ప్రాంతంలో జరుపుకునే కొన్ని ప్రత్యేకమైన వేడుకలు ఉంటాయి అందులో మేము చాలా పాల్గొంటాము మా ఊ మా ప్రాంతంలో మేడారం జాతర జరుగుతుంది అంటే మా దగ్గరలో ఉంటుంది ఆ రోజు మేము ముందు ముందు రెండు రోజుల ముందు దేవుణ్ణి చేసుకొని ఆరోజు మేము జాతరకి వెళ్తాము అక్కడ వివిధ రకమైన బొమ్మలను అక్కడ ఉండే వాగులో స్నానం చేసి దర్శనం చేసుకుని వెళ్తాము వివిధ రకమైన బొమ్మలను కొనుక్కొని మరి వెళ్తాము మరియు మరియు మా ప్రాంతంలో బోనాలు అనే పండుగను చాలా గొప్పగా జరుపుకుంటాము ఆ రోజు కులం మతం అనే ఏ భేదాలు లేకుండా అందరం కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి ప్రసాదం సమర్పించి అందరం పంచుకొని అక్కడ వివిధ రకమైన బొమ్మలు కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చి మా చుట్టాలను అనగా మా బావలను మా అక్కలను మా అత్తలను మా మామలను మా బాబాయిలను మా పిన్నిలను పిలిచి అందరి అందరి అందరికీ మా యొక్క పండగకి రమ్మని చెప్పి వాళ్ళను కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళను కూడా సంబర పరుస్తాము ఇలాంటి ఎన్నో రకమైన పండుగలు మేము జరుపుకుంటాము అక్కడ జరిగిన అక్కడ ఆ పండగ నుండి వచ్చిన తర్వాత మేము యాటను కోసుకొని అక్కడ అందరం ఇంటి దగ్గర కూర్చుని అందరం వడ్డించుకుని తిని తర్వాత సాయంత్రం అయినాక డీజే పాటలు పెట్టుకొని ఆటపాటలతో సంతోషంగా జరుపుకుంటాము ఇలా ఒక బోనాలు అనే కాకుండా ఇంకా చాలా రకమైన పండుగలను మేము జరుపుకుంటాము లైక్ బతుకమ్మ ఇలాంటివి సంక్రాంతి దివాళీ ఇలా ఎన్నో రకమైన పండుగలు మేము జరుపుకుంటాము ప్రతి పండగకి కూడా అందరినీ పిలిచి అందరికీ ఎంతో సంతోషంగా పండుగను జరుపుకొని మేము ఎంజాయ్ చేస్తాము మా ప్రాంతంలో ఇంకా ఏ కులం బేధం అనే ఏ తేడాలు లేకుండా అందరం ఒక దగ్గర ఇంటి సమూహమై అందరం కలిసి జరుపుకుంటాము మరియు యాటలను కోసుకొని అందరం తింటాము ఇలాంటి ఎన్నో ఆచారాలు ఆ పండగ జరుపుకునేటప్పుడు ఎన్నో ఆచారాలను కూడా పాటిస్తాము మేము వాటిల్లో పాల్గొని ఎంతో సంతోషంగా మేము ఆ పండుగని జరుపుకుంటాము